హలో గుడ్ ఈవినింగ్ మ్యాడం కవిత వాళ్ళ క్లాస్ టీచరేనా అండి మీరు అయితే కవిత కొంచెం ఈ మధ్య స్టడీస్ తక్కువ ఉంటుందండి ఏం చదవట్లేదు ఇంతకు ముందున్న మార్క్స్ తెచ్చుకోవట్లేదు కొంచెం లాక్ అయిపోయింది స్టడీస్లో అది ఏమైందని అవునా నా సబ్జెక్ట్ చదవట్లేదండి ఏం అంటే ఏమైనా క్వషన్స్ అడిగినా కూడా ఇంతకుముందు ఆన్సర్ చేస్తుండే తనే అది ఇప్పుడు ఏం ఆన్సర్ చేయట్లేదు ఏమైనా నేను చదువుకోలేదు మ్యాడం అది మ్యాడం టైం లేదు మ్యాడం అని అంటుంది అదే ఒకసారి మీతో మాట్లాడదామని అనుకున్నాను అవునా ఒక హిందీ హిందీ టీచర్ కూడా మాట్లాడిందండి నాతోని అంటే హిందీ హిందీ సబ్జెక్ట్లో కూడా కొంచెం లాక్ అయ్యిందంట అదే ఏమైందో ఒకసారి టి అంటే మీకు తెలిసి ఉంటుంది కదా కొంచెం అనేసి అడుగుతున్నాను వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం అనుకున్నాము కానీ ఫస్ట్ క్లాస్ టీచర్ మీతో మాట్లాడిన తర్వాత మాట్లాడితే మంచిగా ఉంటుందని అవునా ఓకే ఓకే అదే అదే ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయనే కొంచెం నేను కూడా ఆమెని ఫోర్స్ చేస్తున్న చదవమని లేకపోతే అంత ఏం ఫోర్స్ చెయ్యం ఎందుకంటే చదువు చదవాలి అనుకున్నప్పుడు చదువుతుంది కదా ఆమనే అనేసి కానీ ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయనేసి కొంచెం అవును అవును మ్యాడం వస్తున్నరా మ్యాడం రేపు స్కూల్కి స్కూల్కి వస్తున్నారండి రేపు సరే మ్యామ్ ఓకే ఓకే